హలో సున్నా నాలుగు ఆరు ఎనిమిది గల టాక్సీయేనా అండి నేనండి ఉదయం మీ టాక్సీని బుక్ చేసుకున్నాను కదండి అదే మా ఫోన్ నెంబరు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది రెండు నాలుగు రెండు ఐదు నాలుగు మూడు నెంబర్ నుంచి మీకు ఫోన్ చేసి నేను టాక్సీని బుక్ చేసుకున్నాను కదండి అదే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అండి అదే ఏమి కాదండి నేను ఉదయం ప్రయాణం చేసినప్పుడు నేను మీ టాక్సీలో బ్యాగ్ మర్చిపోయాను అండి అందులో కొంచెం నాకు విలువుగల వస్తువులు ఉన్నాయి దాన్ని నేను పోగొట్టుకున్నాను అని ఉదయం నుంచి బాధపడుతున్నాను మీరు కొంచెం ఎక్కడ ఉన్నారో నాకు నాకు అడ్రస్ చెప్తే దాన్ని బట్టి నేను మీ దగ్గరకి రాగలను అండి అవునండి ఆ అలాగే అండి అలాగే అండి సరే అండి చాలా ధన్యవాదాలు అండి